పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకత చిన్నప్పటి నుండి చాలా క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఈ సెక్స్ ఎడ్యుకేషన్కి లేదా దాని మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండడం ఎంతైనా ఖచ్చితంగా అవసరం అనేది మా మన యొక్క భావన అయితే పాఠశాలలో ఐదవ తరగతి నుండి మరి కార్పొరేట్ పాఠశాలలు అయితే ఇంకా లోయర్ సెక్షన్స్ నుంచే ఈ రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి సిలబస్ రావడం అందులో ఎలా ఉండాలి మరి అబ్బాయిలు ఏ వయసులో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎలాంటి మార్పులు జరుగుతాయి అమ్మాయిల్లో ఎలాంటి ఏ వయసులో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎలాంటి మార్పులు వస్తాయనేది ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది ఎంతోమంది పిల్లలు అవగాహనను కలిగి ఉండేలా దీనిని చాలా పాఠశాలలో నిర్మించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా టెక్స్ట్ బుక్స్లో గవర్నమెంట్ వారు అందించేటువంటి టెక్స్ట్ బుక్స్లో కూడా రీప్రొడక్షన్ అనే ఒక ప్రత్యేకమైన చాప్టర్ని పెట్టి దాని ద్వారా పిల్లలకు అవగాహనను కల్పిస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ వయసులో ఎలాంటి మార్పులు జరుగుతాయి అని ప్రతి దాని మీద వారు ఆ బుక్లో రాయడం అనేది జరిగింది దానిలో అడ్వాంటేజెస్ మరియు డిజడ్వాంటేజెస్ ఉపయోగకరమైనవి లేదా ఉపయోగకరంగా లేనివి ప్రతి అలవాట్లు కూడా ఈ రిప్రొడక్షన్ అనే చాప్టర్ ద్వారా పిల్లల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక మంచి మోటివేషన్ని ఇప్పటి నుంచి తీసుకురావడం అనేది ప్రతి పాఠశాలలో జరుగుతుంది దీనివలన వారికి అవగాహన అనేది ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా నష్టం జరగక మునుపే దానికి తగిన బాధ్యతలు వారు తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది